హలో

హలో మేడం చెప్పండి మేడం అవును మేడం ఓకే మేడం ఓకే మేడం మ మీరు ఎక్కడి నుంచి ట్రావె అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారు మేడం ఓకే మేడం అయితే కాకినాడ నుంచి మీకు గుంటూరు వరకు తీసుకెళ్ళవచ్చా మేడం మేము ఓకే మేడం అయితే మీకు నచ్చిన ప్లేసెస్ మేము అంటే ఈ సీసన్కి సంబంధించిన ప్లేసెస్ ఏవైతే బాగున్నాయి అని చెప్పేసి మేము వెదర్ రిపోర్ట్ కూడా చెక్ చేసి మీకేది బావున్నది అన్నది మీకు లిస్ట్ పెడతాం మేడం దాంట్లో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేడం ఆ టైంకి ఆ రోజుకి మా క్యాబ్స్ అండ్ మా వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారో లేదో చూసి మీకు డెస్టినేషన్ అండ్ ప్లాన్ అంతా వేసి పంపిస్తా మేడం మేడం అయితే మీరు ఒక టూ మినిట్స్ లైన్లో ఉండండి మేడం నేను చెక్ చేసి చెప్తాను అండ్ మీ మీరు ఒక్కరేనా మేడం లేదంటే ఫ్యామిలీ కూడా వెళ్ళాలనుకుంట్నారా ఓకే మీరు మీ పార్ట్నర్ వెళ్ళాలి అనుకుంటున్నారా ఓకే మేడం అయితే మీ ఇద్దరికి ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలా మేడం ఓకే మేడం అయితే మీ క్యాబ్ అండ్ ఫస్ట్ మాకు బుక్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తాము మేడం మేము ట్రావెలింగ్కి అండ్ అక్కడికి వెళ్ళాక మీకు అకామడేషన్కి కూడా చూసుకుంటాము ఫుడ్కు కూడా ఏం ఇబ్బంది ఉండదు దెన్ మనీ మొత్తం మీరే పే చేసుకోవాలి మేడం అదెంత అవ్వుద్ది అన్నది ఒకసారి నేను మాట్లాడి డిస్కౌంట్స్ అన్నీ తీసేసిన తర్వాత మీ వాట్సాప్కి పంపిస్తాను మేడం అలాగే మా ప్రొఫైల్ కూడా పంపిస్తాము మీకు ఎలాంటి కార్ పంపిస్తున్నాము అండ్ మీ డ్రైవర్ ఎవరు అనేది మొత్తం అన్నీ డీటైల్స్ పెడతాను మేడం ఓకే మేడం మాక్సిమమ్ ఇక్కడనుంచి ఒక టూ డేస్లో మనం అక్కడ ట్రావెల్ చెయ్యా చెయ్యాలి మేడం కార్ కాబట్టి అవునండి ఉంటుంది మేడం ఖచ్చితంగా వెళ్ళే దారిలో మనం ఎక్కడైనా స్టే తీసుకున్నాకే మనం నెక్స్ట్ వెళ్తాం మేడం ఓకే మేడం ఓ ఓకే మేడం మీకు ఫస్ట్ మా ప్రొఫైల్ అండ్ మీకు కావలసినవన్నీ మీ వాట్సాప్ ప్రొఫైల్కి షేర్ చేస్తాము చేసిన తర్వాత చూడండి మేడం ఓకే మేడం మీరు వాట్సాప్ ప్రొఫైల్ ఓకే మేడం ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో ఓకే మేడం ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు అయితే ప్రొఫైల్ వచ్చుద్ది చూడండి మేడం ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్